హలో ఆ సర్ మేము ఇలా మెరకముడిద మండలం నుండి ఫోన్ చేస్తున్నాము అదే సార్ మీకు రెస్టారెంట్కి ఆర్డర్ ఇచ్చి ఒక గంట సేపు అవుతుంది సార్ ఇంకా మేము ఇచ్చిన ఆర్డర్స్ ఎలాంటి రెస్పాన్స్ కూడా మాకు అందలేదు అందుకనే కాల్ చేసాము సర్ ఏమనుకోకండి అదే సర్ మేము ఆర్డర్ ఇచ్చాము ఏమేమి ఇచ్చాము అంటే ఇలా చికెన్ జాయింట్స్ టు ప్లేట్స్ మంచూరియా వన్ ప్లేట్ దమ్ బిర్యాని టు ప్లేట్స్ చిల్లి చికెన్ ఒక టూ ప్లేట్స్ ఆర్డర్ ఇచ్చాము సార్ మేము ఇచ్చిన ఆర్డర్ అనేది మీరు తీసుకున్నారా లేదా అని కనీసం ఒక మెసేజ్ కూడా రాలేదు అన్నమాట అందుకు తీసుకున్నారా లేదా అని మీకు కాల్ చేయాల్సి వచ్చింది అదే సార్ ఎందుకు సార్ లేట్ అయింది ఓకే సర్ అంటే మీ ఏమైనా ఇంకా లేట్ అవుతుంది అని అంటే మేము ఏదో విధంగా ఇంకా దేనికైనా ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి కాల్ చేసాము సార్ ఆ ఓకే సర్ సరే సర్